మందులు సరసమైన ధరలో దొరుకుతున్నాయా అంటే మా ఊరిలో ప్రభుత్వ ఆస్పత్రులు లేదా జనరిక్ మందుల షాపుల్లో అయినా ఈ మందులు అనేవి సరసమైన ధరలో దొరుకుతాయి మందు ఒకటే అయినప్పటికీ కంపెనీలు మారుతుండడంతో ఇతర ఇతర ప్రైవేటు మందుల షాపుల్లో రే రేటు అనేది ఎక్కువగా ఉంటుంది కానీ జనరిక్ మెడికల్ షాపుల్లో కానీ లేదా గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ మనకి మందులు అనేవి సరసమైన ధరలో దొరుకుతాయి ఇక మందుల ఖర్చు విషయానికి వస్తే నా ఆదాయంలో నా కుటుంబానికి నా కుటుంబంలో నా తల్లితండ్రులకి నెలకి ఐదు వేలు ఇంచు మించు ఖర్చవుతుంది అంటే వాళ్ళ అనారోగ్య స్థితిని బట్టి ఖర్చు అనేది ఐదు వేలు లేదా నాలుగు వేలు అవుతుంది ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల నుండి ఉచితమైన మందులు అందిస్తారు వివిధ వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం వల్ల మనకి మందులు అనేవి ఉచితంగా దొరుకుతాయి